వారానికొకసారి సంత జరుగుతుంది మా ప్రాంతంలో వారానికొకసారి సంత జరుగుతుంది వారంలో మా యొక్క ప్రాంతంలో సోమవారం సోమవారం సంత జరగడం ఎప్పటి నుంచో సాంప్రదాయం సాంప్రదాయమంటే మీకు సిల్లీగా ఉంది కదండి సాంప్రదాయం ఎప్పటి నుంచో సోమవారం సోమవారం సంత జరుగుతుంది మా ప్రాంతానికి ఎక్కడెక్కడి నుంచో బయట ఊర్లనుండి కూడా ప్రజలు వచ్చి మా యొక్క ప్రాంతంలో సంతలో కొనుగోలు చేస్తుంది ఇక్కడ అందరికీ సౌకర్యంగా కూరగాయలు ఎన్నో కూరగాయలు ఎన్నెన్నో రకాలైన ప్రొడక్ట్స్ కూడా వాళ్లకి దొరుకుతూ ఉంటుంది